మేము ఒక కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ మాకు కావాలసిన కొత్త అకౌంట్లో ఈఎఫ్ ఈపీఎస్ కార్డ్ అకౌంట్ అప్డేట్ చేయడానికి డబ్ల్యూడబ్ల్యూ డాట్ కమ్లో మేము వెళ్ళి అక్కడ మా అడ్రసు వచ్చి ఇంటి కరెంట్ బిల్ సం అక్షంలో అడ్రస్ తీసుకొని అక్కడ ఎయిట్ డ్యాష్ వన్ డ్యాష్ త్రీ నైంటీ బై టూ శుభోదయ కాలనీ వికారాబాదు తెలంగాణ అని రాసి అప్డేట్ చేసుకోని అక్కడ మా ఫోన్ నెంబర్ ఎంట్రీ చేసి ఆ పత్రాలను మేము అక్కడ సబ్మిట్ చేయాలని అనుకుంటున్నాము